హలో సార్ నేమ్స్ ఆఫ్ వెహికల్ మహేంద్ర జీప్ సుజుకీ సమురాయ్ టీవియస్ అపాచీ మహేంద్ర స్టార్ సుజుకీ షిఫ్ట్ డిజైన్ యమహా ఆర్ఎక్స్ హండ్రెడ్ రాయల్ ఎన్ఫీల్డ్ స్ప్లెన్డర్ బజాజ్ పల్సర్ టాటా ఇండికా డార్జర్ ల్యాండ్సర్ టయోటా హైంగ్ల్యాండర్ నిసాన్ టూ ఫార్టీ యస్ఎక్స్